నేను ఫాలో అయ్యే కొన్ని సామాజిక మాధ్యమాలు అంటే ఒకటి గూగుల్ రెండు క్రోమ్ మూడు వాట్సాప్ నాలుగు ఇన్స్టాగ్రామ్ ఐదు స్నాప్చాట్ ఈ సామాజిక మాధ్యమాల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే మనం ఎంతో మంచి మంచి ఫోటోలను తీసుకోవచ్చు ఎంతో సమాచారం చిటికెలో అందుబాటులోకి కూడా వచ్చింది అలాగే మన అభిప్రాయాలను వేరొకరితో సులభంగా షేర్ చేసుకోగలుగుతున్నాం అలాగే ఇతరుల అభిప్రాయాలను కూడా మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ మాధ్యమాల ద్వారా కాలక్షేపంతో పాటు కెరియర్ని కూడా మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశం ఉంది ఓకే సార్